గుడ్ మార్నింగ్ సార్

సార్ మీ మొబైల్స్ అంటే మీ మొబైల్ షాప్ కదా సార్ మొబైల్స్ ఏమేమి అవైలబుల్ ఉంటాయో చెప్పరా ఓకే సార్ అంటే మీరు హోల్సేల్ అమ్ముతారా సార్ రిటైలా అంటే మోడల్సు ఏమేమి ఉంటాయి సార్ అంటే కంపెనీస్ కొన్ని చెప్పగలుగుతారా

ఓకే సార్ అంటే వారంటీ ఇస్తారా సార్ వారంటీ గిట్ల ఇన్ని ఇన్ని ఇయర్స్ అట్లా ఇస్తారు అంటావా ఇయర్ ఓకే సార్ సార్ మీ అడ్రస్ ఎక్కడ సార్ మెహదీపట్నం హైదరాబాద్ స సార్ మన అంటే అంటే మన షాప్లో ఇంకా ఇంకా ఏమైన ఉంటాయా అంటే కొత్త లాంచ్ అయిన మొబైల్స్

ఓకే ఓకే అదే అది షాప్ అంటే తెలుసుకుందాం అని అడుగుతున్నాను సార్ ఇవన్నీ డిటైల్స్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్